రేవతి గారు మీ గురించి చెప్పండి నా పేరు రేవతి నేనూ ఫిఫ్తు సిక్స్తు వరకు ఇక్కడ పుత్తూర్లో చదువుకొని తర్వాత టెన్త్ వరకు మా అమ్మమ్మ గారి ఊర్లో చదువుకున్నాను అక్కడ మా అమ్మ గా అమమ్మ గారు ఊర్లో బాగా విలేజి మంచి ఛేలు కైలు అన్ని బాగుంటుంది అక్కడంతా మేం తిరుగుతూ బాగ ఎంజాయ్ చేస్తూ చదువుకునే లైఫ్ అయింది తర్వాత టెన్త్ అయినా త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది మా ఆయన వెల్డింగు వర్కరు ఇక్కడ మేము పుత్తూర్లోనే ఉన్నాము నా లైఫ్ బాగానేవుంది మా ఆయన బాగా చూసుకుంటారు నాకు ఇద్దరు పిల్లలు మా అమ్మాయి చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లేనే చదివింది బాగ చదువుతుంది మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లోనే ఇద్దరిని చదివిచ్చినాము మా ఆయన మమ్మల్ని బాగా చూసుకుంటారు ఇంట్లో నేను హౌస్ వైఫ్గా వంట చేసి పెట్టడం పిల్లల్ని చూసుకోవడం వాళ్లకి ఏమేం కావాలో అవంతా రెడీగా చేసి పెట్టేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం రావడం ఈయన పనికి పోయి రావడం ఇదే మా లైఫు మేము తిరుమలాకి వెళ్ళినాము పిల్లలతో కలిసి తిరుమలాకి వెళ్ళడము మా అత్తగారింటికి వెళ్ళడము మా బంధువుల ఇండ్లకి ఫంక్షన్లకి వెళ్ళడము అందరు కలిసే వెళ్తాము ఎక్కడైనా ఒక చోటకి వెళ్లాలంటే కలిసే వెళ్తాము కలిసే వస్తాము పిల్లకాయలు ఏదైనా వంటలడిగినారంటే నాకు తెలిసినంత వరకు కొంత చేసి పెడతాను వాళ్ళకి బాగుంది మా అంటారు అప్పుడు హ్యాపీగా ఉంటుంది నాకు తర్వాత మా పిల్లలు మా పాప డిగ్రీ కంప్లీట్ చేసింది మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతన్నాడు పిల్లలు పుట్టినాక తర్వాత నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళడం లేదు ఇంట్లోనే సరిపోతుంది నాకు మేము చాలా హ్యాపీగా ఉండాము తిరుమలాకి వెళ్ళినప్పుడు కాలినడకన నడుచుకుంటూ వెళ్ళినాము వెళ్ళినప్పుడు ఆ చుట్టూ ఉండే చెట్లు ఆ కొండలు అక్కడ కొన్ని జంతువులంతా కనపడినాయి అవంతా చూసుకుంటా పోయినాము మా పిల్లలు సంతోషమే నాకు ముఖ్యం మా ఆయన హెల్తు ఇవి ఇవంతా నేను మా ఫ్యామిలీలో నేను కరెక్ట్గా చూసుకోవడం వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ చదువులు ఇదే మాకు ముఖ్యము మేము ఎంతో హ్యాపీగా ఉండాము మధ్య మధ్యలో చిన్న చిన్న ఏదన్న మాటలో గొడవలో వచ్చినా కూడా అప్పటికప్పుడే మేం నలుగురు కూర్చోని మాట్లాడుకోని ఇలా చేయకూడదు ఇలా ఉండాలా ఇలా మనం నడుచుకోవాలా అప్పుడు దా మనకి నలుగురిలో మంచి అని పేరొస్తుంది అని మేం అప్పుడే దాన్ని క్లియర్ చేసుకొనేస్తాము తర్వాత మా అమ్మోళ్ళు మాకు కొంచెం హెల్ప్గా ఉంటారు మా అత్తగారు వచ్చిపోతావుంటారు తర్వాత మా పాప ఫస్ట్ బర్త్డే వచ్చినప్పుడు కేక్ కట్ చేయడము వాళ్ళకి గాను ఏదన్న చేసి పెట్టాలా ఏం ప్రతి బర్త్డేకి మా పిల్లలకి కొత్త డ్రస్సు తీసుకొచ్చి ఇవ్వడము ఎన్ని ఇబ్బందులున్నా కూడా వాళ్ళకి చేయాల్సింది ఆ టయానికి కొంచెం కరెక్ట్గా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనకి సంతోషం అని ఒక ఉద్దేశం మాకు తర్వాత మేం బయట చాలా కోనలనేసి సండే అప్పుడు ఏమన్న తెచ్చుకొని ఏదన్న ఒకటి చేసుకోని తినడం ఏదన్నా పిల్లకాయలు అడగతావుంటారు ఏదన్న చేసిపెట్టమ్మా అనేసి వాళ్ళకి చేయడం లేకపోతే బయటి నుంచి కూడా తీసుకొచ్చేవాడు పిల్లలంటే మా ఆయనకి చాలా ఇష్టము తర్వతా మేమంతా కలసి మా ఇంటి దేవుడికి పోయినాము అక్కడ ఆమెకి ఫస్ట్ మన కుల దైవాన్ని మొక్కోవాలని దీంతో పెద్దలు చెప్పినప్పుడు పొంగళ్ళు పెట్టుకోని అమ్మవారిని మొక్కుకొని వచ్చేది తర్వాత మా పాప డిగ్రీ అనేసి తిరుపతిలో క్లాసులకనేసి వెళ్ళడము రావడం నాకు పిల్లలతోనే సరిపోతుంది తరవాత మా ఇంటాయన ఒకసారి ఆపరేషను అయినప్పుడు కొంచెం బండ్లోనుంచి పడిపోయి వీపంతా కొంచెం ఇక్కడ క్రాక్ అయి దెబ్బతగిలింది అప్పుడు హాస్పిటల్లో చాలా టెన్షన్ పడి భాదపడినాను అప్పుడెట్లో దేవుడి దయ వల్ల మాకు ఆపరేషను చేసి జరిగి ఆయన కొంచెం ఒక రెండు నెలల్లోనే కోలుకునేలాగ అయిపోయింది అప్పుడు నేను చాలా ఎంతో జయించినట్టుగా కొంచెం నాకు నెమ్మదిగా ఒక ధైర్యం వచ్చినట్టు అయింది చాలా భయపడి భాదపడినాను తర్వాత మా పిల్లలు నాకు సపోర్ట్గా ఉంటారు ఎప్పుడు అమ్మ భాదపడకూడదనేసి కొంచెం నేను ఇంట్లో ఉంది నాయిన లేదు నాయిన అని అంటే దాని తగినట్టే వాళ్ళు సర్దుకొనిపోవడం బాగా మంచి అలవాటు మాది చిన్న ఇల్లే చిన్న ఇంట్లోనే మేము అడ్జస్ట్ చేసుకుంటాము మా ఆయన ఎన్నున్నా కూడా మనకున్నంతలో సర్దుకోవాలనేసి బిహేవియర్ మాది మా బంధువులంతా మమ్మల్ని కొంచం రెస్పెక్ట్గా చూస్తారు చూసి ఎంతలో మనం ఏం చేసుకోవాలా అనే లిమిట్ లోనే మేమన్నిట్లోనూ సర్దుకోని చేసుకుంటాము ఇలాగుంటాము కాబట్టి తరవాత మేమంతా ఒకసారి కోనలోకి వెళ్ళినప్పుడు అక్కడా మా అబ్బాయి పడిపోయి పడిపోయి ఇట్లా వెళ్లి వెళ్ళిపోవడంతో నీళ్ళల్లో అంతే అప్పుడు టెన్షన్ అయిపోయింది భయమైపోయింది నాకైతే అంతే గబగబా అని ముందుకు పొయ్యి పట్టుకొని ఇట్లా తీసుకొని వాణ్ని పట్టుకొని లాక్కొచ్చినాక కొంచెం టెన్షను ఆ రోజైతే చాలా భయపడినాను తర్వాత మేమూ ఎక్కువుగా బయట ఎక్కడికి వెళ్లడం లేదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండగలు చేసుకునేదానికి ఇంట్లోనే మేం కలిసి చేసుకునేస్తాము ఎవరైనా మా అత్తోళ్ళని మా మర్ది తోడుకోడలుండారు వాళ్ళు వచ్చినారంటే వాళ్ళతోనే మేం ఇంట్లోనే చేసుకునేస్తాము మళ్ళా కనకదుర్గమ్మ గుడి అనేసి ఆ గుళ్ళకి పోవడం మేం ఎక్కువ గుళ్ళకి పోవడం ఇంట్లో చూసుకోవడం పిల్లల్ని చూసుకొని ఇదే నాకు కానీ వేరే ఏదైనా పోదాము చేద్దాము అనేసి బయట వెళ్ళే అంత టైమ్ ఉండేది లేదు కాబట్టి ఇంక బయట పోయి చేసుకోని ఇంట్లో చేసుకోని రెండు ఇబ్బందులు ఎందుకని మా ఆయన యాడ పోవద్దు ఇంట్లో చూసుకో పిల్లలకి కరెక్ట్గా ఏం కావాలో చేసిపెడితే అదే చాలు అని అరుస్తారు అందువల్ల ఉన్నంతలో మేం చేసుకోవడం మాకలవాటు నాకలవాటు అయిపోయింది ఏదున్నా లేకపోయినా అడ్జస్ట్ చేసుకోవటం మాట్టాడుకోవడం చేసుకోవడం తరవాత మేమంతా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక డ్ర పిల్లలకి బట్టలు తీయాలంటే కూడా ఈ ఫోన్లోనో ఆన్లైన్లో పిల్లలు తీసుకునేస్తారు కాబట్టి బట్టలని షాపింగ్ అని అంతా తిరిగేదంత మాకి ఎక్కువ టైమ్ పట్టదు ఈ గుళ్ళకి వెళ్ళాలంటే మాత్రం కాళహస్తికి వెళ్తాము కాణిపాకం వెళ్తాము మా పాప టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ ఎన్ని అమ్మాయి ఫస్ట్ వచ్చేకొందికి నాకు సంతోషమైపోయింది అబ్బా మన పాప మా అబ్బాయి అదేలాగా బాగ పాస్ అయినాడు వీళ్ళు పాస్ అవుతూ వస్తావుంటే నాకొక సంతోషం బాగా చాలు మనం కష్టపడి మన మా మన భర్త పిల్లలకి ఖర్చు పెట్టి చదివిస్తావుంటే వాళ్ళు పాస్ అవుతూ వచ్చినప్పుడు ఒక హ్యాపీ ఒక సంతోషం అలాగ మా ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఒకసారి నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది ఎక్కువ ఫీవరు వచ్చింది లేయలేకపోయినాను ఏమయిందో నాకే తెలియలేదు అప్పుడు మా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిచ్చుకొని వచ్చినా కూడా తరవాత నాలుగైదు రోజులు కోలుకునేదానికి నాకు ఇబ్బంది పడింది అప్పుడు మా పాప గంజి కాచివ్వడం పాలు కాచివ్వడం మా అబ్బాయి మా ట్యాబ్లేట్ తెచ్చేదా అనడం నాకు చాలా సంతోషమయ్యింది మామూలు తిడతాను నేను బాగ చదవండి రా బాగ రాయండి బాగుండండి ఎందుకు అన్నట్టు నేన్ను తిట్నప్పుడు వాళ్ళకి నా మీద కోపం ఉంటుందేమో అమ్మ చూడు ఎప్పుడు తిడతుంది అనిపిస్తుందేమో అనుకుంటాను తర్వాత నేను అలా పడుకున్నప్పుడు నాకు కొంచం పిల్లలు కొంచం హెల్ప్ చేస్తావుంటే బా మన పిల్లలకి చూడు మన మీద ఎంత ప్రేమ అని ఒకా సంతోషంతోని నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది తర్వాత మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఒక నాలుగు రోజులు ఉండమని చూసి వాళ్ళని పంపిస్తాము మేం చిన్నప్పుడు టూర్కి పోవడం రావడం బయట పోవడం అంతా ఒక రకంగా ఉంటే కూడా ఫ్రెండ్స్తో మా పిల్లలతో టూర్కి పోవడం బయట యాడన్న పోవడం వాళ్ళని యాడన్నా తిరుమలాకి కాణిపాకము కాళహస్త్రి ఇట్లంతా తిరిగి చుట్టి చుపిచ్చుకొని తీసుకొని రావడం నాకు ఇంకా సంతోషం వాళ్ళకి ప్రతి పండక్కి బట్టలు తీసిస్తాము తర్వాత మా ఇంట్లో ఏదైనా ఒక గొడవ ఒక మాట ఒక ఇబ్బంది తేడా వచ్చినప్పుడు అప్పుడే కూర్చొని అట్ల కాదు ఇట్ల కాదు మాట్లాడుకుందాము ఇలాగంతా కూడా ఉండకూడదు అనేసి మా ఆయన పిల్లలకి చెప్పడం నాకు చెప్పడం కొంచెం సర్దుబాటుగా చేసుకొని మాట్లాడుకుంటాము తర్వాత నేను ఎక్కువగా చదువుకోలేదు ఎయిత్ క్లాస్ వరకు చదివినాను టెన్తు తర్వాత అక్కడ కంప్లీట్ అయిపోయింది తర్వాత మా ఆయన వెల్డింగ్ వర్క్ పని చేస్తానంటారు మాది చిన్న ఫ్యామిలీనే మేము ఎక్కువుగా ఎన్నో కొంచం ఇబ్బందులు అవి ఇవి పడతా చేసుకుంటా కొంచెం హ్యాపీ ఫ్యా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అనే దీంతో జరుపుకుంటా చేసుకుంటా ఉంటాము మా ఇంట్లో దేవుళ్ళకి మొక్కడం కొంచెం ముఖ్యమైనది తర్వాత పిల్లలందరూ కూడా బాగానే ఉంటారు మంచి హ్యాపీగా హెల్దీగా ఉంటారు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఏ ఆరోగ్య సమస్యలు రాకూడదనేసి వాళ్ళకి ఏం కావాలనేసి చలికాలంలో వేడినీళ్లు ఎండాకాలంలో చల్లనిటివి అట్టాంటివి ఇస్తా వాళ్ళ హెల్త్ పరంగా ఏముండాదో వాళ్ళకనేసి చూసుకుంటా ఉండడం మా ఆయన్ని కొంచం చూసుకొని ఆయనకి ఎలా ఉంది హెల్త్ అని చూసుకోవడం నాకు వాళ్ళ చదువులు వాళ్ళ హెల్తు ఇదే మైండులో ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ కాకముందు నా ఇష్టానికి నేను కొంచం ఆట్లాడడం ఫ్రెండ్స్తో అమ్మా నాయనతో కొంచం ఇదిగా ఉండిపోయినా కూడా తర్వాత తర్వాత మన లైఫ్ ఏమి మన ఫ్యామిలీ ఏమి అనేట్టుగానే ఉంటాను అదేలాగా మా పిల్లలు మా ఆయన నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటారు మాది చిన్న ఫ్యామిలీ అయినా కూడా చింతలేని ఫ్యామిలీ అని నేను చెప్పుకోవాలా అలాగ కూడా చెప్తాను అలాగే ఉంటుంది మా ఫ్యామిలీ మేం ఎక్కడికి పోయినా కూడా అందరూ పోవాలా రావాలన్నట్టు ఉంటాం ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు మాతో కూడా రావడం లేదు వాళ్ళ పాటికి వాళ్ళు ఇంట్లో ఉంటే కూడా మేమిద్దరు వెళ్ళేసి వచ్చేస్తాము గుళ్ళు అది ఇది తిరగడం అయింది తర్వాత మా ఇంట్లో కొంచం ఇబ్బందులు కష్టాలు గొడవలు చిన్న చిన్నవి వస్తాయి ఉండాయి సహజంగా జరగతానేవుంది కానీ మేము దాన్ని అడ్జస్ట్ చేసుకొని దాని తగినట్టు నడుచుకోవడం మాట్లాడుకోవడం బయట వాళ్లకి తెలిసి చూసినావే ఇట్టుండారే వీళ్ళు అనే అని అనిపించుకోకుండా మేము న్యాక్గా ఇంట్లో ఉండేసే దాన్ని సర్దుకునేవిధంగా కొంచం మేం ఉండాలా అనేవిధంగా మేం చేసుకోగలిగేంత ఇది ఉంది అనే ఇది నాకెంతో గొప్పగా అనిపిస్తుంది మనంత వరకు మనం మినిమం ఇంత వరకు అలాగ జరపతా ఉండాము మన ఫ్యామిలీని అలాగుందంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది చాలా గొప్పగా గర్వంగా నేను ఫీల్ అవుతాను తరవాత మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం దైవ భక్తి అంటే కొంచెం ఇదిగా ఉండేవాళ్ళే అందువల్ల మేం ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉంటాము ఉండగలము అనుకుంటాం తరవాత ఎంతో ఎన్నో టూర్లకి దానికి దీనికి వెళ్లాలని అనుకుంటాం కానీ కొంచం బడ్జెట్ ప్రాబ్లమ్తో గబా అని మేం బయటంతా ఎక్కడికి వెళ్ళలేము దా ఇంట్లోనే ఉండిందాంతో సర్దుకొని దానితోనే ఉండిపోతాము కానీ ఫ్యామిలీ లైఫ్ అంటే అర్థం చేసుకుంటే అన్నిటికి కరెక్టుగా మంచిగా జరుగుతుంది మంచిగానే ఉంటుంది